ఇప్పుడు నేను చెప్పబోయేది నా చిన్నప్పటి సంఘటన అదెప్పుడు నేను మర్చిపోను ట్వంటీ సిక్స్ జనవరి నేను అప్పుడు ఆరవ తరగతి అనుకుంటాను అప్పుడు మాకు స్కూల్లలో మా టీచర్స్ మా మ్యాడమ్స్ మా సార్లు అందరు డ్యాన్స్ చేయించేవారు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించేవారు ఎవ్రి ఇయర్ అది ఒక కన్నుల పండుగగా జరిగేది మా స్కూల్లల్లో తెల్ల డ్రెస్ వేసుకుని అందరూ తెల్ల డ్రెస్ వేసుకుంటారు నేను మా డ్యాన్స్ వేసేవాళ్ళు మాత్రం మంచి వేరే వేరే కలర్ఫుల్ బట్టలు వేసుకుని వస్తుంటే అది ఒక థ్రిల్ థ్రిల్ లాగా అది ఒక ఎంజాయిమెంట్ లాగా ఒక వెక్కిరించడం అలాంటివి జరుగుతు ఉండేది నెక్స్ట్ డే వచ్చి అది డ్యాన్స్ వేసేటప్పుడు ప్రోగ్రాం అయ్యి డ్యాన్స్ చేసి పాటలు పాడి ఆ పాటలు కూడా పాడేటప్పుడు ఒక్కొక్క పాట అన్నీ పాటలు కలిపి పాడుతుంటే వచ్చే ఆ కిక్కె వేరు అన్నీ పాటలు పా పాడిన తర్వాత మా మ్యాడమ్ వాళ్ళు క్లాప్స్ కొట్టి అబ్బా ఏం పాడారు రా అని అంటే దానిలో వచ్చే ఒక ఆ ఫీలే వేరు సార్ నిజంగా ఎంత బాగుంటుంది అండి ఆ ఫీల్ ఇది పోగా ఇంకోటి ఏంటంటే సంక్రాంతి సంక్రాంతి పండుగ మెయిన్గా ఆంధ్రా వాళ్ళు ఎక్కువ జరుపుకుంటారు ఇండియాలో ఐ ఇండియాలో కూడా జరుపుకుంటారు ఐమీన్ హైదరాబాద్లో కూడా జరుపుకుంటారు కానీ మోస్ట్లీ సంక్రాంతి పండుగ సంక్రాంతికి ఎక్కువ జరుపుకుంటారు సంక్రాంతికి ఏంటంటే కోళ్ళ ఫైటింగ్ జరుగుతుంది కదా ఊళ్ళలో పందాలు వేస్తారు పందెం బెట్టింగులు వేస్తారు బెట్టింగ్ చాలా బెట్టింగ్స్ వేస్తు ఉంటారు ఎక్కడ లేని జనాలు వస్తుంటారు ఉళ్ళలో నుంచి ఊళ్ళో తరలి తరలి వస్తుంటారు బస్సులు ఫుల్ అయిపోతే రైల్వే స్టేషన్ ఎక్కడ పడితే అక్కడ ఫుల్ పబ్లిక్ పండుగ సంక్రాంతి పండుగకైతే ఆంధ్రాలో మెయిన్గా టెంట్లు వేసుకుని మరీ కోడిలకి ఫైటింగ్ చేయిస్తు ఉంటారు అవి ఇట్లా బాదము కాజు ఫుడ్ అంతా మంచిగా తినిపించి దాన్ని ఫైటింగ్కి గట్టిగా రెడీ చేస్తు ఉంటారు సిద్ధం చేయడానికి అండ్ హైదరాబాద్లో మోస్ట్లీ అయితే పొద్దున్న లేచి కలర్ కలర్ ముగ్గులతో నింపి గొబ్బెమ్మలు పెట్టి పే పే పేడ పెండతో ఇహ పిల్లలు అంటారా పిల్లలు అయితే పొద్దునే లేచి పతంగులు తెచ్చుకుని మాంజాలు అన్నీ అన్నీ రెడీ చేసుకుని పొద్దున్న స్టార్ట్ చేస్తే ఈవెనింగ్ వరకు ఒకటే సందడి ఒకటే సందడి పాటలతో ఆటలతో ఒక్కొక్క పతంగి కాట్ కాట్ కాట్ కాట్ అంటు ఉంటే ఆ అరుపులు ఆ ఎంజాయిమెంట్ ఆ ఫన్ అన్నీ ఇప్పుడు మిస్ అవుతున్నాను అండి చిన్నపుడు ఉండే ఆనందం ఇప్పుడు అసలు లేదు ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూడు టంగూస్ మాంజాలు అని అవనీ ఇవనీ వచ్చి రోడ్ మీద పోయే వాళ్ళకి వచ్చి వాళ్ళకి అందరికి కోసుకుపోతున్నాయి దాని వల్ల ప్రాబ్లెమ్ అవుతుంది సో దాని వల్ల ఇంటరెస్ట్ తగ్గుతు వచ్చింది కానీ బట్ సంక్రాంతి ఇన్ మై చైల్డ్హుడ్ ఇస్ వెరీ బె వెరీ బెస్ట్ మెమరీ ఇన్ మై లైఫ్ ఇహ దాని తరువాత అంటారా దాని తర్వాత అంటే నాకు దసరా అంటే ఇష్టము ఎవ్రి ఇయర్ ఫర్ దసరా ఫెస్టివల్ మేము దుర్గమాత పెడతాం అన్నమాట దుర్గమాత పెట్టే ముందు తొమ్మిది రోజుల ముందు మేము చందాలు కలెక్ట్ చేసి అవి కలెక్ట్ చేసి అన్నీ డొనేషన్స్ స్పాన్సర్స్ అందరిని పట్టుకుని ఫుడ్ నవరాత్రులకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చి మాతని కూర్చోపెట్టి మేము దీక్ష ధరిస్తాం కండువా వేసుకొని తొమ్మిది రోజులు నిష్టగా ఉండాలి ఒక ఒక ఒకటే పూట ఉపవాసం ఉంటాము ఉపవాసం ఉంటాము ఒకటే పూట తింటాము పొద్దునే నాలుగు గంటలకు అయిదు గంటలకి లేచి స్నానం చేసి పూజలు చేసి సాయంత్రం మధ్యాహ్నం తింటే మధ్యాహ్నం లేకుంటే ఈవెనింగ్ తిని సాయంత్రం వచ్చి మళ్ళీ పూజ అయినా తర్వాత ప్రసాదం తిని అప్పుడు మా యొక్క పొద్దు విడుస్తాం డైలీ అలా డైలీ డైలీ చేసి లాస్ట్కి దసరా రోజు తొమ్మిది రోజులు కంప్లీట్ చేసుకున్న తర్వాత మా దీక్ష తీసేసి దసరా రోజు కొత్త బట్టలు ధరించి ఒకరికొకరు హాగ్ చేసుకుని ఫ్రెండ్స్తో కానీ లేడీస్తో కానీ పెద్ద వాళ్ళైతే కాళ్ళ మొక్కడం కానీ అలాంటివి చేసి ఆశీర్వాదాలు తీసుకుని ఆ పండుగని కొనసా ఎంజాయ్ చేస్తాం దసరా అది మా పెద్ద పండగ దసరా అయితే నాకైతే పెద్ద పండగ అది థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి పండుగలు మళ్ళీ మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాను అవి వస్తాయి కూడా వస్తే ఇంకా బెటరే కానీ మెయిన్లీ ఇంకోటి ఏంటంటే సంక్రాంతి సంక్రాంతి కాదు సారీ దసరా రోజు మేము థియేటర్కి వెళ్తాము మూవీకి వెళ్తాము మూవీ చూస్తాము తర్వాత నైట్ నైట్ఔట్స్ వెళతాం ఆ రోజు ఊరంతా ఒకటే సందడి దాని తర్వాత నెక్స్ట్ డే ఆ తర్వాత మాతని నిమజ్జనానికి రెడీ చేస్తాం నిమజ్జనానికి రెడీ చేసే ముందు పెద్ద టస్కర్ తీసుకొచ్చి పెద్ద వెహికల్ పెద్ద పెద్ద వాహనం ఒక అరవై మీటర్ల వాహనం తీసుకొచ్చి దాన్ని డెకోరేషన్ చేసి గొప్పగా అలంకరించి మాతను అలా అలా కూర్చోపెట్టుకుని బ్యాండ్ డీజే లైటింగ్ అంతా రెడీ చేసి సెట్ అప్ చేసి అందరు రెడీ అయ్యి ముస్తాబయ్యి వచ్చి అలా ఆడుతుంటే అబ్బా ఫీల్ ఒకొక్కరు ఆడుతుంటే కూర్చున్న వాడు కూడా లేచి ఆడతాడు సార్ అలా ఉంటుంది ఆ పండుగ రియల్లీ ఇట్స్ వెరీ క్రేజీ యార్ థ్యాంక్ యూ